నాకు చిన్నతనం నుండే పరుగెత్తడం అంటే చాలా ఇష్టం నాకు బరువు తగ్గాలని ఆలోచనతోనే మొదట పరుగు ప్రారంభించాను కానీ కొన్ని రోజులు తర్వాత పరుగు నాకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని నేను గమనించాను పరుగు పెట్టేటప్పుడు నేను ఒక మార్గంలో వెళ్తున్నాను కానీ నా మనసు మరొక మార్గంలో వెళ్తుంది రన్నింగ్ చేస్తున్నప్పుడు నేను నా భావోద్వేగాలను మరియు ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాను నేను నా ఇరవై సంవత్సరాల వయసు నుండి పరుగు చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో నేను విజయవాడ పోటీలో రెండవ స్థానంలో నిలిచాను ఇది నాకు ఒక గొప్ప విజయం నాకు పరుగు పెట్టడం వలన వచ్చే శక్తి ద్వారా నేను చాలా దూరం పరిగెత్తగలుగుతున్నాను ఓర్పు వలన నేను చాలా గంటలపాటు పరిగెత్తగలను అంతేకాకుండా నేను చాలా వేగంగా పరిగెత్తగలను